పూర్వకాలంలో ఊర్లలో సాధారణంగా ఇంటి ఆహారమే తినేవారు వ్యాయామం చేసేవారు అలసట లేకుండా పనిచేసేవారు సన్నబడడానికి పళ్ళు వంటి ఆహార పదార్థాలు తీసుకునేవారు ఆకుకూరలు తీసుకునేవారు దుంప కోళ్ళు వంటి పదార్థాలు తినేవారు కాదు బయట వ్యద బయట పదార్థాలు తినేవారు కాదు అవి చెడు పదార్థాలు అవి మనలోని కొవ్వును చేర్చుతాయి మాంసాహారాలు ఎక్కువ తినేవారు కాదు ఆరోగ్యకరమైన ఆహారం తినేవారు నువ్వులతో చేసినవి మరియు ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు తినేవారు వ్వ్యాయామాలు చేసేవారు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తూ వారి యొక్క శరీరాన్ని బలంగా ఉంచుకునేవారు తిరగల్లు వంటి వ్యాయామం చేసేవారు తిరగలిలో పప్పులు వంటివి వేసి వాటిని తిప్పడం ఇంట్లోనే శుభ్రంగా పిల్లలకి ఆహారం తయారు చేసి పెట్టడం వారితో ఆడుకోవడం వారితో గడపడం లాంటివి చేసేవారు ఉదయం సాయంత్రం పొయ్యిమీద వంట చేసేవారు దాని కారణంగా వారు ఆరోగ్యంగా ఉండేవారు పొయ్య మీద వండినా ఆహారం తినడం వల్ల వారి ఆరోగ్యం పాడయ్యేది కాదు వారు బలంగా ఉండేవారు మరియు సన్నగా ఉండేవారు ఇంటి వ్యాయామం చాలా మంచిది తిరగల్లు వంటివి ఇంకా చాలా వ్యాయామాలు చేసేవారు ఆహార పదార్థాలో చెడు పదార్థాలు తీసుకునేవారు కాదు అటువంటివి తీసుకోవడం వల్ల వారికి సన్నదనం పోతుంది అని